హలో నమస్తే అండి మా ఇంట్లో బంధువులు వచ్చారు మీ యొక్క రెస్టారం నుంచి నాకు ఒక ఐదు చికెన్ బిర్యానీలు కావాలి దాంట్లో రెండు ఫ్రై పీస్ బిర్యానీ కావాలి మూడు దమ్ బిర్యానీ కావాలి మొత్తం ఐదు బిర్యానీస్ కావాలి ఇది నోట్ చేసుకోండి మీరు ఈ ఐదు బిర్యానీలు మాకు మీరు పంపిచ్చేలి ఆ పంపిచ్చాల్సిన చిరునామా మీకు చెప్తుంటున్నాను అలాగే మా యొక్క రెస్టారెంట్ పేరు వచ్చేసి బిందు రెస్టారెంట్ అలాగే అది చిరునామా వొచ్చేసి సెవెన్ ఎస్టేట్స్ ఏరియా ఎం జీ రోడ్లో ఉంటుంది అలాగే మా చిరునామా వచ్చేసి డెలివరీ ఇవ్వాల్సిన చిరునామా వచ్చేసి ఈ ఐదు బిర్యాలు బిర్యానీలు డెలివరీ ఇవ్వాల్సిన చిరునామా వచ్చేసి విద్యానగర్ రోడ్ నెంబర్ ఎయిటీన్ బిలారాజ్ హైదరాబాద్ ఫైవ్ జీరో జీరో జీరో టూ మీరు ఒక్కసారి చిరునామా కరెక్ట్గా రాసుకున్నారు కదా మీరు ఆ చిరునామాకి పంపించండి మేము ఎమౌంటు కూడా ఫోన్పే నుండి పే చేస్తున్నాము మా యొక్క ఆర్డర్ని నమోదు చేసినందుకు మీకు ధన్యవాదాలు